భారతీయ రవాణా వ్యవస్థ ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగుపడింది ఎంత దూరమైనా ఎక్కడికైనా కొన్ని ఒక రోజులలో వెళ్ళేవాళ్ళం అలాంటిది ఇప్పుడు కొన్ని గంటలలో చేరేలా అయ్యింది దేశంలో జనం చాలా మాములుగా ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతూనే ఉంటున్నారు ఇదివరుకు రోజులో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దూర ప్రయాణం చేయాలి అంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అలాగ సమయం తీసుకునేది ఇప్పుడు వ్యవస్థ రవాణా వ్యవస్థ మారకా కొన్ని గంటల్లో ఎక్కడికైనా తిరగగలుగుతున్నారు వారి గమ్యస్థానాల్ని చేరుకోగలుగుతున్నారు ప్రయాణాల్లో కొన్ని కొన్ని సమస్యలు బాగా ఎదురవుతూ ఉంటాయి రోడ్ల ప్రయాణాల్లో అయితే కొన్ని చోట్ల రోడ్లు అయితే అసలు బాగానే లేవు వాటిని మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది లోకల్ ట్రైన్స్ లాంటివి చాలా నర్సలాభంగా తిరగడం వల్ల చాలా మందికి టైమ్ కాలం యొక్క విలువ తెలిసొచ్చి అవి సేవ్ అవుతున్నాయి